మా తోటలో నాటిన మొక్కలు చెట్లు పూలు పూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చెట్టు భూమిలో పెట్టింది విత్తనంగా మనం కాబట్టి అది చక్కగా ఫలితాన్ని ఇస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే మనం చెట్టు పెడతామో అదే ఒక మనకి మనకి ఒక ఒక మార్గదర్శనం ఆదర్శంగా ఉంటుంది అదే అదే రోజు మనం ఏదో కొత్త దాన్ని రూపుదిద్దినట్టు అనిపిస్తుంది అదే చెట్టు కొన్ని రోజుల తర్వాత క్రమక్రమంగా పెద్ద పెరుగుతుంటే దాన్ని చూస్తే మనలో ఉన్న మనలో ఏదో మంచిగా గొప్పగా అవుతున్నట్టు అనిపిస్తుంది అదే విధంగా చూస్తు చూస్తూనే మా ఆ చెట్టు మన ముందే పెరుగుతుంటే పెరుగుతుంటే దానికి ఏమైన్నా ప్రాబ్లం అయినా దానికి ఏమైన్నా ఇబ్బందులు అయినా దానికి ఏమైనా పురుగు గిట్ల పట్టిన ఏదో మనకి కూడా అలాంటివి కాకుండా చూడడానికి ప్రతి దాన్ని ప్రతి దాన్ని వేరే వేరే ప్రయోగాలతో చేస్తాము ఏ చెట్టు అయినా పెరిగేటప్పుడు ఫూలు అయిన పెరిగేటప్పుడు అది మొగ్గగా ఉన్నప్పుడు దాన్ని మనం మన చేతితో విప్పాలని అనుకుంటాము కానీ దాన్ని స్వయంగా ఆ మొగ్గ విచ్చితే అది చాలా అందంగా ఉంటుంది దాన్ని ఎప్పుడైతే ఆ పూలు పూస్తాయో అప్పుడు దాన్ని చూసే ఆనందం మనకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది విచ్చిన విచ్చిన రోజు ఆ పువ్వుని తీసుకుపోయి దేవుని గుళ్ళో పెడితే మనకు మనకు ఒక సంతృప్తి లభిస్తుంది రోజు ఆ పూలకి పళ్ళకి మార్కెట్కి తీసుకువెళ్ళినప్పుడు వచ్చిన ధర చూసి మనకు చాలా అంద ఆనందం అనిపిస్తుంది మళ్ళీ అదే అదే రకం పంట పెట్టాలనిపిస్తుంది కాకపోతే అప్పుడప్పుడు తీవ్ర వర్షం వల్ల కానీ తీవ్ర ఎండపోత వల్ల కానీ ఇలా మనకి మన తోటలకి నష్టం వస్తుంది దాని నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత మనకు మన ఇంట్లో ఉన్న వారందరికి వర్తిస్తుంది రోజు రోజు రోజు ఆ పూలని చూస్తు ఉంటే రోజు రోజు ఆ పూలని చూస్తుంటే మన మనము ఏదో పెరిగినట్టు అనిపిస్తుంది అదే అదే అదే రోజున మనకు చాలా మంచి అనుభవం అనిపించినట్టు కూడా తెలుస్తుంది పూసే పువ్వులో ప్రతి పువ్వులో మన పేరు రాసి ఉంటుంది మనంపెట్టే మొక్కపై రాసి ఉంటుంది అదే రోజు ఆ పువ్వు కూడా మొగ్గ అయ్యి మళ్ళీ అదే చేనులో పూస్తే కొత్త కొత్త రూపంగా ఆ తోట మొత్తం అలంకరిస్తుంది రోజు రోజు చూస్తుంటే ఆ పువ్వు వేరే వేరే రూపంలో మారుతుంటుంది ఆ పువ్వుని చూస్తూంటే మనకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా కూడా ఉంటుంది నేనైతే ఎప్పుడు చెట్లను పెంచినప్పుడు కానీ అవి పూలు ఎప్పుడు కాస్తాయి పళ్ళు ఎప్పుడు ఉంటాయి అని చూస్తు ఉండేవాడిని ఎందుకంటే అవి మనం పెట్టిన కాబట్టి అవి ఎప్పుడు వస్తాయో అప్పుడు మళ్ళీ పూస్తాయో అని మనకి చాలా ఎదురు చూస్తు ఉంటాం ఎదురు చూస్తూ చూస్తూ మనం ఎక్కడదాకా వెళ్తామంటే ఆ చెట్టు కాయల్ని ఊర్కే తరచు తరచు ముట్టుకుంటాం ముట్టుకుంటే ఆ ముట్టుకున్న పువ్వు పిందెలు కిందికి రాలిపోయినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది ఆ బాధని మనం తట్టుకోవడానికి మరో అటువంటి చెట్టుదగ్గర మళ్ళీ ఆ ప్రయత్నాన్ని దాన్ని చేయము దీనికోసం మనం పెంచిన ప్రతి పువ్వు పూసినప్పుడు ఆ దాన్ని చూసినప్పుడు అది పెరిగినప్పుడు మనలో ఏదో గొప్ప గొప్పగా సాధించామేమో అని అని ఫీలింగ్ వస్తుంది అదే రోజు ఆ పువ్వుని తీసి మన దేవుని దగ్గర పెట్టినప్పుడు మన గురువులకి మన మిత్రులకి మన అమ్మగారు జడలో పెట్టుకున్నప్పుడు వచ్చే సుగంధం మన మన చెట్టు పూలు కదా అని చాలా ఆనందంగా అనిపిస్తాయి రోజు రోజు ఆ పువ్వుని చూస్తూ ఉంటాం కాబట్టి అది ఎప్పుడు ఎప్పుడు పెరుగుతుందా దాన్ని ఎప్పుడు తెంపాలా దాన్ని ఎప్పుడు తీసి దేవుని దగ్గర పెట్టాలా దాన్ని ఎప్పుడు మార్కెట్ పంపియాలి అని కూడా మనకు కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు మనం ఎప్పుడైతే ఆ చెట్టుకు పూసిన మొదటి పువ్వుని మన చేతితో తెంపితే మనం పెట్టిన చెట్టుని మన చేతితో తెంపితే ఆ ఆనందం వేరేగా ఉంటుంది అదే రోజు ఎప్పుడైనా మనం పూలు తెంపేటప్పుడు వివిధ జాగాలలో పెట్టాలి ఎందుకంటే ఒక జాగాలో ఒక పూలు ఉన్నప్పుడు ఇంకో జాగాలో ఒక పూలు వేసినప్పుడు ఇంకో జాగాలో ఇంకో పూలు వేసినప్పుడు మనకి తెంపేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ ఈజీలోనే మనకి ఏ పువ్వుని ఏ కవర్లో వేయాలి ఏ పువ్వుని ఏ కవర్లో వేయాలి ఏ పువ్వు ఎక్కడ వేయాలి ఏ పువ్వు కలవకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం ప్రయత్నించే ప్రతి పువ్వులో ఒక గొప్ప సందేశం ప్రతి పువ్వును పూసినప్పుడు మనకు కొత్త ఉల్లాసం ఉత్సాహం ఆనందం కలుగుతుంది